నేను రకరకాల సీజన్ లకు రకరకాలగా నేను ఎక్కడికైనా వెళ్లడానికి నేను ఇష్టపడుతూ ఉంటాను అవేంటంటే ఈ యొక్క ఎండాకాలాల్లో కట్ట నేను సముద్రాన్ని చూడడానికి సముద్రంలో స్నానాలు చేయడానికి గట్ట వెళుతూ ఉంటాను అలాగే గోదావరిలో స్నానం చేయడానికి రాజమండ్రిలో ఉన్న రివర్ బే కి వెళ్లడం కాలువళ్ళో స్నానాలు చేయడం ఇటువంటి వీటికి నేను వెళ్లడం అనేది నేను చాలా ఇష్టపడుతూ ఉంటాను ఎందుకంటే అది నాకు చాలా ఇష్టం ఆ ఎండల్లో సాయంకాల సమయంలో కానీ పొద్దున మాట్లు కాని ఆ యొక్క సముద్రంలో గట్ట స్నానాలు చేయటం అనేది చాలా చల్లగా ఉంటే ఆ ఎండ వేసవికాలంలో చాలా బాగుంటుంది మనసు కూడా చాలా కుదుట పడుతుంది అదే విధంగా ఈ యొక్క శీతాకాలంలో అయితే ఈ యొక్క మంచు పడుతున్న సమయంలో మంటలు అనేది వేసుకొని ఆ వెచ్చగా ఉండటం అనేది చాలా బాగుంటుంది శీతాకాలంలో ప్రొద్దున్నే లేచి మంటను కాల్చుకోవడం చలి కాచుకోవడం అని నాకు చాలా ఇష్టం ఎక్కడికైనా అటువంటి టైం లలో ఎక్కడికన్నా వెళ్లి ఆ యొక్క సూర్యరశ్మిని చూస్తూ అ యొక్క చలిని కా మంటేసుకొని చలి కాచుకోవడం అనేది నాకు చాలా ఇష్టం ఇకపోతే వర్షాకాలం ఈ వర్షాకాలంలో ఎక్కడికైనా వెళ్లడం బైక్ మీద ఎక్కడికైనా వెళ్లడం అనేది నాకు చాలా ఇష్టం వర్షంలో తడుస్తూ ప్రయాణం చేయడం అనేది నాకు చాలా చాలా ఇష్టం